హలో రవీందర్ గారా ఇక్కడ మాకు పైన ఫ్లోర్లో సెకండ్ ఫ్లోరూ అది చే తయారుచేయాలే కట్టాలి దానికి ఎంత డబ్బులు ఎంత అవుతాయి అనేది మాకు చెప్తారా తీసుకుంటము మీరు ఒక కాస్ట్ చెప్తే ఎంత అవుతుందనేది చెప్తే మేము తీసుకుంటాము గుత్తకే ఇస్తాము గుత్తకే ఇస్తాము కాబట్టే మిమ్మల్నే అడుగుతున్నము ఎంత అవుతుంది మెటీరియల్ అంతా దాని కాస్ట్ ఎంతవుతుందని మీరే సెలెక్ట్ చేయండి ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు ఓకే నేను రేపు మార్నింగ్ రాగలుగుతారా